హలో నమస్తే మేడమ్ మేడం ఆంధ్రప్రదేశ్ గైడేనా మేడమ్ నేను టూరిస్ట్ని మాట్లాడుతున్నాను మేడమ్ మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మ్యామ్ నేను వ్యవసాయం మీద నేనొక డాక్యుమెంట్ రాస్తున్నాను మాకు ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ టొబాకో ఎక్కడ పండిస్తున్నారో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారో దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారో అనేది తెలుసుకోవాలనుకుంటున్నా మేడమ్ కొంచెం మీరు వివరించగలరా ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఆ ఓకే మేడమ్ మేడమ్ ఇప్పుడు మీరే అన్నీ చూపిస్తారా ఆ మీకు ఆ రైతులు ఏమైనా పరిచయమున్నారా మేడమ్ ఓ ఓకే మేడమ్ అంటే ఎలా పండిస్తున్నారు ఏంటి వాళ్ళకున్న కష్టాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నా మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ మేడమ్ నేనొక నాలుగు రోజులుంటాను మేడమ్ ఓకే మేడమ్ మరి నాలుగు రోజులంటే ఫుడ్డూ అన్నీ మీరే అరేంజ్ చెయ్యాలి మేడమ్ నేను అమౌంట్ పే చేస్తాను ఆ ఓకే మేడమ్ ఆ సపరేట్ మనీ ఇస్తాను నాకంతా రూము హోటలూ అన్నీ మీరే అరేంజ్ చేసుకుని దగ్గరుండి చూపించాలి ఆ పర్లేదు మేడమ్ టెన్ థౌసండ్ అయినా పర్లేదు మేడమ్ సరే మేడమ్ అయితే వచ్ఛే ముందు కాల్ చేస్తా మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్